ఇది వ్రిజ్ మోర్తే ఫెర్టిలైజర్సా మాది దుద్దిపల్లి విలేజ్లో నిర్మల్ డిస్ట్రిక్ట్ అండి నాకు ఈ విత్తనాలు కావాలండి విత్తనాలు ఫొరియా డియఫ్ఈబి నాకు సీజన్కు తగ్గట్టు పంట పండే విత్తనాలు కావాలండి అదే అండి ఇప్పుడు మేము ప్రస్తుతానికి అయితే మొక్క వేశాం అండి మొక్కలో పురుగు వస్తుంది దానికి మందు కొట్టాలని అనుకుంటున్నాం మోనో ఆస్ఫేటా ఫాస్ఫేటా అండి ఓకే

ఓకే అయితే మాకు ఒక టెన్ ఎకరాస్ ఉంది అండి అదే అండి

అదే అండి అదే మా మా ఇంటి దగ్గర రిలేషన్ అండి అయితే మీ దగ్గర తీసుకు వచ్చాడండి అదే ఆ మందు చెస్స్ అని ఏదో అన్నారు చెస్ బుస్సో అని అన్నరు పురుగ్కు కోడేజీన్ సీడ్స్ కలిపి కొట్టమన్నారు అండి యా యా కోడేజీన్ అండి ఇలా అందుకే అది అది కొంచెం వస్తుంది కదండి పచ్చదనం కాస్త సిల్య కూడా ఓకేనా అండి పురుగుకు

అది కోరేజిని కొడుతుంటే మా వర్కర్కి ఇబ్బంది అయితుంది అండి మేము కొట్టడానికి ఇస్తాం కదా దానికి మంట వేస్తుందండి దానికేమన్నా నివారణ ఉందా అండి ఏమన్న ఇస్తారా మీరు

అవి యా అది ఓకే అండి ఓకే కానీ మనకు నెక్స్ అంటే ఇప్పుడు వేసవి కాలం అయిపోతుంది కదండి నెక్స్ట్ వర్ష కాలం ఏమన్న విత్తనాలు పెట్టాలనుకుంటాన్నాం అండి అంటే అది ఏంది జై శ్రీరామ్ అయితే రైస్ బాగుంటాయి అండి కానీ కొంచెం రోగం ఎక్కువ వస్తుంది జై శ్రీరామ్ పెట్టామన్నారా ఇంకా బీపీటీ పెట్టామన్నారా హెచ్ఎమ్టీ పెట్టామన్నారా లేకపోతే వెహికల్ తీసుకోమన్నారా

అదే అదే అండి జైశ్రీరామ్లో మంచిగా పంట దిగుమడి మంచిగా వస్తుందా అండి అంటే ఇది అంటే అన్నిటికంటే ఎక్కువ సేల్ అయ్యేవి జైశ్రీరామ్ రైస్ సేల్ అవుతున్నాయి ఎందుకంటే మంచిగా సన్నగా ఉంటాయా అండి మా ఇంట్లో కూడా జై శ్రీరామ్ అనే ఉంటాయి అండి ఒక ఒక టెన్ కే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ఒక టూ టెన్ ట్వంటీ కే టెన్ టెన్ ఫిఫ్టీన్ కేజిస్ లోపు ఉందండి అంటే ఎక్కువ సెల్లింగ్ ఉందా అంటే రైస్ పరంగా కూడా జై శ్రీరామ్ బాగుంది అండి అదే అమ్మ అదే అదే ప్రజ ప్రజలు కూడా ఎక్కువ ఈ ప్రజలు కూడా ఇవి మ్యారేజస్ దేనికి అయిన ఈవెంట్స్కు అన్నింటికి కలిపి జై శ్రీ రామ్ అనేది ఎక్కువ జై శ్రీ రామ్ కిసాన్ అనే రైస్ కొంచెం ఓల్డ్ ఉంటాయి సార్ వాటిని ఎక్కువ యూజ్ చేస్తున్నారు అన్నం చాలా బాగుందండి

అదే అండి మీ దగ్గరికు వచ్చి కాల్ చేస్తాను అండి ఈ నెంబర్కు చేయాల అండి ఓకే ఓకే